ఆ నమస్కారం సార్ చెప్పండి ఫోన్ చేశారు ఆ చెప్పండి

ఆ స్టాఫ్ని కూడా కొంచెం బాగా ఎడ్యుకేట్ అయిన స్టాఫ్ని కావాలని మాట్లాడదామని ఆ ఆ సరే సార్ అదీ ఆ ఇంకా అంటే అదే సార్ ల్యాబ్లే కావాలి ఆ అయిపోయింది సార్ ఇంకా అదే మేము ప్రయత్నిస్తాము స్టూడెంట్తోని ఇంకా ప్లేస్మెంట్లు కూడా వచ్చేటప్పుడు మన్ అదే ఇంకా ఎక్కువ మంది ప్లేస్ అయ్యేలాగా మాట్లాడుదాం అని ఆ సరేనండి